సామాజిక మాధ్యమాలలో ఫోటోలు షేర్ చేయడం అంటే ఏదైనా ఒక మంచి జరుగుతుంది అంటే ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇంస్టాగ్రామ్ లో లేదు అంటే స్టేటస్ లో పెడతాను ఒకళ్ళ గురించి మనకి తెలియాలి అన్న మనం హ్యాపీ గా ఉన్న బాధలో ఉన్న చుట్టూ వాళ్లు కొంచెం అర్థం చేసుకుంటారు మన మీద కొంచెం సానుభూతి చూపిస్తారని కాదు ఇది మన మనసులో ఉన్న ఫీలింగ్ స్టేటస్ ఎక్కడైనా స్టేటస్ అనేది చూస్తారు కాబట్టి నేనైతే స్టేటస్ కి ప్రిఫర్ చేస్తా ఫస్ట్ ఆ స్టేటస్ లో పెట్టాక వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎందుకు ఏం ఎందుకు ఇలా పెట్టావు స్టేటస్ అని ఇలా ఇలా జరిగిందంటూ అవునా సరే జాగ్రత్తగా ఉండాలి బాధపడకు సరే అనేశాక అన్ని మెసేజ్ లకి రిప్లై ఇస్తూ ఉంటారు అవి చేసుకొని సామాన్యంగా అనిపిస్తుంది అందరు కూడా చూస్తారు కదా వీడియోస్ వస్తూ ఉంటాయి అన్ని వస్తువుంటాయి

కొత్తగా వైరల్ అయిన ఫొటోస్ అంటూ నేను ఏమీ పెట్టలేదు మధ్యలో ఏవో కొన్ని మాత్రమే పెట్టుకుంటాను